తెలంగాణలోని వ్యాపారాలు తమ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు సాంకేతికత మరియు ఆవిష్కరణను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి ఉత్పాదకతను పెంచేందుకు కంప్యూటర్ సిస్టంలు ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాధనాలను వ్యాపారాలు అమలు చేస్తున్నాయి పరిశ్రమలు రోబోటిక్స్ ఈఆర్పి సాఫ్ట్వేర్ డేటా అనలటిక్స్ వంటి టెక్నాలజీలను ఉపయోగించి తమ ఉత్పత్తిని వేగవంతం చేస్తూ నాణ్యతను పెంచుతున్నాయి వాహనాల ట్రాకింగ్ సిస్టంలో ద్వారా లాజిస్టిక్ రంగం మెరుగు అవుతోంది తద్వారా సరుకు రవాణా సమర్థవంతంగా జరుగుతోంది ఆన్లైన్ మార్కెటింగ్ డిజిటల్ పేమెంట్స్ ఈకామర్స్ ఫ్లాట్ఫామ్లను వ్యాపారాలు విస్తృతంగా స్వీకరిస్తున్నాయి ఇది చిన్న వ్యాపారాలకు కూడా ప్రపంచ మార్కెట్లో అవకాశాలను తెరిచింది త్రీ డి ప్రింటింగ్ డిజిటల్ మానుఫ్యాక్చరింగ్ వంటి సాంకేతికతలు ఉత్పత్తి ఖర్చులను తగ్గించడంలో పాటు వినూత్న ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడుతున్నాయి అంతేగాక సాంకేతిక శిక్షణ కేంద్రాలు టీ హబ్ వి హబ్ లాంటి ప్లాట్ఫామ్లు సాఫ్ స్టార్టప్లకు ఆవిష్కరణల అవకాశాలను అందిస్తూ రాష్ట్ర వ్యాపార వృద్ధికి తోడ్పడుతున్నాయి